మా ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను పర్యాటకాన్ని మెరుగుపర్చడానికి ప్రభుత్వానికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే మా మా మా ప్రాంతంలో అయితే కొన్ని డెవలప్ చేయాల్సిన కొన్ని ప్రదేశాలు మాత్రం కొంచం తొందరగా అంటే కొంచం బాగా డెవలప్ చేస్తే బయట వాళ్ళు వచ్చి మా మా ప్ర మా ప్రాంతాన్ని చూడడానికన్నా ఏదన్నా దాంట్లో కొత్తదనాన్ని తీసుకురావడనికి అయిన కొంచం వీలు పడుతుంది ఎందుకంటే మేము కూడా కొంచం అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నాం మా ప్రాంతం కూడా ఒక అభివృద్ధి అభివృద్ధి చెందాలి మాది కూడా ఒక గుర్తింపు రావాలి అని అనుకుంటున్నాం ఇది సందేశం అయితే ప్రభుత్వానికి నేను అందచేయగలగాలి